మొదటగా నేను ఎప్పుడు డ్రాయింగ్ క్లాస్ లేదా వర్క్ షాప్ తీసుకోలేదు అలానే ఫస్ట్ మనం డ్రాయింగ్ క్లాస్ తీసుకునేలా అయితే కనుక మనకి ఆ యొక్క డ్రాయింగ్ క్లాస్ గురించి తెలిసి ఉండాలి అలానే దానికి సంబంధించిన మెటీరియల్స్ పెన్సిల్ పెయింట్స్ స్కెచ్ ఎక్సట్రా మన దగ్గర ఉండాలి అలానే డ్రాయింగ్ నేర్చుకునే వారి దగ్గర మనం గైడెన్స్ తీసుకుని దాని ద్వారా డ్రాయింగ్ మనం గీయాల్సివస్తుంది అలానే డ్రాయింగ్ ఒకసారి గీసిన వెంటనే మనకి ఆ యొక్క డ్రాయింగ్ అనేది రాదు మరొక్కసారి మరొక్కసారి ప్రయత్నిస్తూ ఉండంగా ఆ యొక్క డ్రాయింగ్ అనేది మనకి రావడం జరుగుతుంది అలానే మనం దానిమీద పెట్టే యొక్క పట్టుదల మనకి దాన్ని వచ్చేలా చేస్తుంది అలానే వన్ డే వన్ డేలో మనం పెయింటర్ కాలేము డ్రాయింగ్ నేర్చుకోలేము ప్రయత్నించగా ప్రయత్నించగా మనం దాన్ని సాధిస్తాం అలానే డ్రాయింగ్ అనేది వెంటనే రావడం జరగదు మనం ప్రయత్నించగా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని మనకి అది రావడం అనేది జరుగుతుంది వివిధ రంగాలలో కూడా చాలామంది డ్రాయింగ్ వేస్తూ డ్రాయింగ్ని సాధించడం జరిగింది